రోజంతటిలో మాకు నీరు చాలా అవసరం ఉంటుంది ఉదయం లేచినప్పటి నుండి పడుకునే వరకు వివిధ పనులకు ఉపయోగిస్తాం ఉదయం మొహం కడుక్కోవడానికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి స్నానం చేయడానికి బట్టలు ఉతకడానికి వంట చేయడానికి గిన్నెలు కడుక్కోవడానికి ఇల్లు శుభ్రం చేసుకోవడానికి మొక్కలకు నీరు పోయడానికి ముఖ్యంగా తాగడానికి నీళ్లు చాలా అవసరం ఉంటుంది